మా తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి వాటిని చూడడానికి దేశం నుండి ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు వారితో మేము వివిధ రకాలు అయినటువంటి విషయాల గురుంచి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాము తద్వారా వారి ప్రాంతంలో గల ముఖ్యమైన ప్రదేశాలు వ్యక్తి యొక్క జీవన శైలి మాకు తెలుస్తూ ఉంటుంది వారితో మేము అలా మాట్లాడం మాకు చాలా ఇష్టము తద్వారా మాలో లోకజ్ఞానం పెరుగుతుంది అంతే కాకుండా వారి ప్రాంతంపై మాకు ఒక అవగాహన ఏర్పడుతుంది అలాగే మాకు వారి ప్రాంతాలని సందర్శించాలనే కోరిక ఆ ప్రాంతంలో గల పరిశ్రమలు జీవనశైలి మరియు ఇతర విషయాలను మేము వారి నుండి తెలుసుకోవడం జరుగుతుంది తద్వారా మాకు పరిజ్ఞానం పెరుగుతుంది